నేను ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్ పోటీలలో పాల్గొన్నాను నాకు ఆన్లైన్ గేమ్స్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అవి ఆడడం వల్ల నాకు ఒక కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది ఈ ఆన్లైన్ గేమ్స్ అనేటివి ఎక్కువగా ఆన్లైన్లల్లో మొబైలల్లో లాప్టాప్స్లల్లో సిస్టమ్స్లల్లో ద్వారా టాబ్స్ ద్వారా అందులో గేమింగ్ అనేది ఉంటుంది ఆన్లైన్ కాబట్టి ఎక్కువగా సిస్టమ్స్లల్లో మొబైల్లల్లో యూస్ చేయడం జరుగుతుంది నేను అయితే ఎక్కువగా మొబైల్లల్లో యూస్ చేస్తాను ఇవి ఈ పోటీలు ఈ పోటీల ద్వారా మంచి అంటే గెలవాలనే కాన్ఫిడెన్స్ పెడుతుంది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆడాలి అనే ఉత్సాహం అనేది కలుగుతుంది నాకు ఇవి ఆడడం వల్ల పోటీలకు వెళ్ళడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది కొత్త కొత్త పరిచయాలు తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా నాకు ఆన్లైన్ గేమింగ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఉన్నా కూడా పాల్గొనడం జరుగుతుంది నేను నేను ఎక్కువగా వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను పోటీలలో గెలిచేదాక నాకు అది వచ్చేదాకా అది నేర్చుకోవడం జరుగుతుంది అది ఆడడం జరుగుతుంది నేను ఎట్లా అయిన గెలిచి తీరాలని ఆసక్తితోటి పోటీల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది పోటీల్లోకి వెళ్ళడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంటుంది మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి నాకు చాలా బాగా ఉంటుంది